టీవీలో ఈటీవీ అభిరుచి అనే ఛానల్ వస్తుంది ఎ ఎప్పుడైనా ఖాళీ ఉన్న సమయంలో నేను అది చూస్తూ ఉంటాను లేని సమయంలో ఫోన్లో యూట్యూబ్ ఛానల్ సునీత యూట్యూబ్ ఛానల్ అనే ఛానల్ ఉంటుంది దాంట్లో ఏది ఎలా చేయాలో ఎంత మంచిగా చేయాలో ఏది చేస్తే ఎలా వస్తుంది అనేది ఆవిడ వివరణ వివరిస్తుంది చక్కగా దాంట్లో ప్రతిదీ ఏ టైంలో ఏ సమయంలో ఎలా చేయాలి అనేది ఆవిడ చక్కగా వివరిస్తుంది అందుకని చెప్పి ఆవిడది ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను